ఇంకా ఈ లిటిల్ కృష్ణ ఇలా చోటా భీమ్ ఇవన్నీ కూడా పిల్లలకి బాగానే మంచిగానే పనిచేస్తాయి కానీ కొంతవరకు మాత్రమే వీటి ప్రత్యేకత గురించి వాళ్ళకి తెలుస్తుంది కానీ లోపల అంతరార్థం ఏమిటో వాళ్ళకి తెలియదు కాబట్టి ప్రతీ ఒక్కరు కూడా దగ్గర ఉండి పిల్లలకి అర్థమయ్యే విధంగా

కావున వీళ్ళు తీసుకునే విధానాలు తక్కువగా లేకకపోవడం అనేది బాగుంటుంది కానీ వీళ్ళు తీసుకోవడం నానమ్మ తాతల ద్వారా తెలుసుకోవడం చాలా మంచి విషయం ఇంకా వాళ్ళు ప్రతీ ఒక్కటి పూస గుచ్చినట్టు అల్లుకుంటూ చెప్తారు ఇంకా పిల్లలకి బంధాలు బంధుత్వాల గురించి దేవుళ్ళ విలువలు దేవుళ్ళ గౌరవాలు అన్నీ తెలుస్తాయి ఈ టీవీలో చెప్పే ప్రత్యక్ష ప్ర ప్రసారాల గురించి ఎలాంటి మార్పులు ఉండవు నాన్నమ్మ తాతయ్యలు చెప్పే విషయాలు ద్వారానే వీళ్ళు తెలుసుకోగలుగుతారు